హలో శుభోదయమండీ చెప్పండి ఎవరు మీరు అవునండీ లిటిల్ రోజ్ హై స్కూల్ ప్రిన్సిపాల్ని మాట్లాడుతున్నానండి ఎవరు మీరు ఎక్కడ నుంచి ఫోన్ చేసారు అవునా అండీ చెప్పండి మీ సమస్య ఏంటి ఓకే అండీ సరే అండీ మేము మీ పిల్లలకు అడ్మిషన్ ఇవ్వగలము మా స్కూల్లో మీ పిల్లలు ఇద్దరినీ జాయిన్ చేపించుకోగలుగుతాము కానీ మీరు ఎప్పుడొస్తారండీ అవునా అండీ మీ బాబుకు ఎంత వయస్సండీ పెద్దబాబుకు ఎంత వయస్సు

ఓకే మేడం మేము మీ అబ్బాయికి అడ్మిషన్ ఇవ్వగలము మేడం మీరు మీకు మీ కదంతా వద్దు మ్యామ్ మీరు డైరెక్ట్గా మా స్కూల్ నందు సంప్రదించండి ఓకే మేడం మీరు డైరెక్ట్గా వచ్చి మా స్కూల్ నందు వచ్చారంటే మా యొక్క స్టాఫ్ బృందం మిమ్మల్ని సంప్రదించి మీ అడ్మిషన్ తీసుకుంటారు మీకు మా స్కూల్ యొక్క ఆఫీస్ యొక్క అడ్రస్ తెలుసా అండీ మీకు ఓకే అండీ చిత్తూరు కొంగారెడ్డి పల్లి ఉంది కదండీ అక్కడ నుంచి స్ట్రెయిట్గా వచ్చి సంజయ్ గాంధీ నగర్ ఉంటుంది అక్కడ నుంచి కుడి పక్కకు తిరిగి లోపలకి వచ్చినారంటే మా స్కూల్ ఉంటుందండీ మీరు వచ్చి మా యొక్క స్టాఫ్ మెంబెర్ని ఎవర్నైనా కలిస్తే వారు మీకు అడ్మిషన్ చేయగలరండీ ఓకే మేడం ధన్యవాదాలు మేడం